తోటలో పూలమొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆ పూలను చూసినప్పుడల్లా తెలియని ఒక సంతోషం పూలనే కాదు తోటలో మొక్కలు నాటడం చెట్లను పెంచడం ఎంతో ఆనందాన్ని ఇస్తాయి గృహిణులు లేదా ఆడవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ ఇంటి వెనకాల ఒక చిన్న తోట తోటను ఏర్పరచుకోవడం ఎంతో ఆనందంగా భావిస్తారు మనం మన తోటలో వేసే చిన్న చిన్న మొక్కలను చూసి ఎంతో ఆనందిస్తాము ఎవరైనా తోటలో వేసే మొక్కలు అంటే ఒక రకమైన ప్రేమ కలిగి వాటిపైన ఎంతో తెలియని మమకారంతో పెంచుకుంటారు ఎందుకంటే మనం విత్తనాలు వేసినప్పుడు అవి చిగురించే వరకు ఒక రకమైన చిగురిస్తాయో లేవో అనే ఒక అది అనుభూతి వస్తుందో అవి వస్తాయో లేవో అని అవి చిగురించినప్పుడు మొక్క నాటినప్పుడు మొక్క చిగురించినప్పుడు ఒక రకమైన ఆనందం సంతోషం అవి మాటల్లో చెప్పలేము అది ఒక రకమైన ఆనందం ఆ తరువాత చిన్న చిన్నగా ఆ మొక్క పెద్దగా అవుతూ ఉంటే ఒక తెలియని ఆనందం అలాగే తోటలోని మొక్కలు అనగా పూల మొక్కలు కూరగాయల మొక్కలు ఉంటాయి కూరగాయల మొక్కలతో పాటు పండ్ల మొక్కలు కూడా వేస్తూ ఉంటాము నాకైతే మా తోటలోని పూల మొక్కలు అనగా గులాబీ మొక్కలు మందార మొక్కలు ఛామంతి పువ్వులు ఇంకా కొన్ని పెంచుకునే మొక్కలు చాలా ఇష్టం అవి చూడటానికి వివిధ రంగుల్లో ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి నాకు నాకు ఇష్టమైన పూల మొక్కలు గులాబీ మొక్కలు అవి మాపు మా తోటలో లేదా మా పెరటిలో చాలా రకాల రకాల రంగులతో ఉన్నాయి నాకైతే మరీ ముఖ్యంగా గులాబీ రంగులో పూలు అంటే చాలా ఎంతో ఇష్టం అలాగే మా పెరటిలో ఎన్నో కొన్ని పూల పూల పండ్ల చెట్లు కూడా ఉన్నాయి మా నేను నా తోటలో నాటిన పూల మొక్కలు చిగురించినప్పుడు చాలా సంతోషిస్తాను ఇంకా మా తోటలో పూల మొక్కలు నాకు అంటే ఎంతో ఇష్టం వాటి నుంచి వెదజల్లే సువాసన చాలా చక్కగా ఉంటుంది సాయంత్రం వేళ ఆ తోటలో అలా పాదులు చేసుకుంటూ అలా కాలం గడిపేయవచ్చు చల్లటి గాలితో మెత్తటి మట్టిలో నడుచుకుంటూ అలా చేస్తుంటే అలసట తెలియదు ఎం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఆ జ్ఞాపకాలు ఎంతో మధురంగా ఉంటాయి అలాగే మనం మనం నాటిన మొక్కలు మొలక వచ్చినప్పుడు లేదా వాటికి పువ్వులు పూత వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది మనసులో తెలియని సంతోషం ఆనందం అది ఎవరైనా అనుభవించగలరు అది అది ఒక రకమైన ప్రేమ మన మమత అనురాగాలతో పెంచుకుంటాము మొక్కలు అనగానే మనం పసిపాపల్లా చూసుకుంటాము మనకు ఇష్టమైన మల్లె మొక్కలు మల్లె పువ్వుల మొక్కలు కానీ గులాబీ మొక్కలు కానీ వాటికి టైంకి వాటరింగ్ చేయడం నీళ్ళు పోయడం లేదా వాటికి ఆర్గానిక్ మాన్యూర్ వేయడం కానీ ఇలాంటివి మనం టైంకి వాటికి టైం టు టైం ఇవ్వడం ఎంతో హ్యాపీగా ఇవ్వడం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము వాటి ఎదుగుదలను చూసి ఇంకా ఆనందంగా ఉంటుంది మనసులో మాట పూలని ఆడవాళ్ళకి ఎవరికైనా కానీ మనసులో ఒక రకమైన సంతోషం పూలు అనగానే తెలియని ఆనందం అవి పూలు విప్పినప్పుడు విచ్చుకున్న పూలను చూసి ఆ చిన్న చిన్న సీతాకోకచిలుకల ఆ తోటలో అలా తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అలా తోటలో అలానే ఉండిపోవాలని ఉంటుంది అది ఒక చిన్నపాటి స్వర్గంలా ఉంటుంది తీయటి సువాసనల మధ్య రంగురంగుల సీతాకోకచిలుకలు అలా ఆ పూలవైపు తిరుగుతూ ఉంటే ఎంతో వర్ణించలేని ఆ చిత్రాన్ని మనం ఎంజాయ్ చేయవచ్చు ఇలా నాకు అయితే మా తోటలోని పూలచెట్లు వికసించినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది